ప్రస్తుతం మనకున్న ఇండియన్ సినిమా సినిమా అంటే వినోదం ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్న ప్రతి ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది అలాగే ప్రతిరోజు సినిమాలు వస్తు ఉంటాయి మనం ఎంజాయ్ చేస్తు ఉంటాం చూస్తు ఉంటాం సినిమాలు చూస్తు ఉంటాం అసలు ఈ సినిమా ఎప్పుడు మనకు అసలు స్టార్ట్ చేసింది ఎవరు ఆయన ఇండియన్ సినిమా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అసలు ఫౌండర్ ఎవరు దానికి సినిమా అనేదానికి మూలంగా మూల మూల పురుషుడిగా స్టార్ట్ చేసి మనకి ఇంత వినోదం వినోదం అందిస్తున్న ఆయన పేరు దాదా సాహెబ్ ఫాల్కే అండి గారు ఆయన పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం వరకు బతికున్నారండి ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇప్పుడు ప్రస్తుతం మన సినీ తారలకి వారి ఆయన అవార్డు ప్రకటిస్తున్నారు ఆయన అవార్డు స్వీకరిస్తున్నారండి మన సినిమా సినిమా వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అలాగే ఈ దాదా సాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి ప్రొడ్యూసర్ అండి ఆయన డైరెక్టర్ అండి అలాగే స్క్రీన్ రైటర్ కూడా స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఈయన చేసే వాడండి అలాగే ప్రొడ్యూస్ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు అలా చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు అలాగే చాలా సినిమాలకి స్క్రిప్ రైటర్గా కూడా పనిచేశారండి దాదా సాహెబ్ ఫాల్కే ఫాల్కే గారు ఆయన చనిపోయిన పంతొమ్మిది వందల నలభైయవ సంవత్సరం ఫస్ట్ సీన్ తెలుగు సినిమా స్టార్ట్ అయింది ఇండియన్ సినిమా స్టార్ట్ అయ్యింది ఆయనతో అండి అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే నాకు నా వరకు మూవీస్లో కానీ మూవీస్ చూస్తుంటాను రోజు అలాగే వెబ్ సిరీసులు చూస్తున్నాను ఏదో జనరలైస్ చేసి చూస్తుంటాను చక్కగా ఇప్పుడు ఫోన్లో అందరికి ఫైవ్ జీ ఫోన్లు ఫోన్లు వచ్చేసాయండి ఇంటర్నెట్ కూడా బాగా స్పీడ్గా మనకు దొరుకుతుంది అందుతుంది ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది సినిమాలు అలాగే మనం చూడగలుగుతున్నాం నాకు ముఖ్యంగా మూవీస్లో మూవీస్ సినిమాలు చూడటం అంటే ఇష్టం అండి సిరీస్ కన్నా మూవీస్లో యాక్షన్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది థ్రిల్లర్స్ ఉంటాయి థ్రిల్లర్స్ సినిమాస్ ఉంటాయి డ్రామా సినిమా డ్రామా ఉంటుంది కామెడీ సినిమా ఉంటుంది ఫాంటసీ ఉంటుంది హర్రర్ ఉంటుంది క్రైమ్ ఉంటుంది అలాగే ఇవన్నీ మనకు ఎంటర్టైన్ చేయటానికి మనం జీవితంలో చూసుకుంటే అందరు కొంతమంది పొద్దున్న ఆఫీస్కి వెళితే సాయంత్రం వస్తారు అలాగే ఆఫీస్కి వెళ్ళు వచ్చి రిలాక్స్ అయ్యి ఒక సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు మన అదే ఇండియన్ సినిమా తీసుకుంటే మనకు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ శాండిల్ శాండిల్వుడ్ అలాగే ఇవన్నీ ఒక్కొక్కస్టేట్కి సంబంధించిన వాళ్ళకి పేరుగా పెట్టుకున్నారండి అలా అయితే సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ శాండిల్వుడ్ బాలీవుడ్ మన ఇండియాలో అందరు హీరోస్ హిందీ బాలీవుడ్ అంటే హిందీ అండీ హిందీ సినిమాలు అన్నీ బాగా పాపులర్ అయ్యి మనం ఓల్డ్ వైడ్ పాపులర్ అయ్యి ఆస్కార్ రేంజికి తీసుకు వెళ్తున్నారంటే అది డైరెక్టర్ల పుణ్యం అండ్ మన ఇండియన్ సినిమాలలో టాలీవుడ్ కూడా బాగానే బాగా ఇంప్రూవ్ అయింది బాగా బెనిఫిట్ బాగా డబ్బులు సంపాదిస్తుందండి వేలకోట్ల బిజినెస్ చేస్తుంది హీరోస్ కూడా పాన్ ఇండియా హీరోస్ అయ్యారండి టాలీవుడ్ గురించి ఇప్పుడు టాలీవుడ్ గురించి చెప్పాలంటే మొదటిగా ప్రభాస్ బాహుబలి సినిమా గురించి చెప్పాలండి అది రాజమౌళి గారు ఆయన ఆలోచన ఆయన ఆయన మైండ్ సెట్ ఆయన ఆలోచనా విధానం ఆయన ఇమేజినేషను అదంతా ఫైట్స్లో కానీ రొమాన్స్లో కానీ దేంట్లో తీసిపోని సినిమా అండి బాహుబలి అది రికార్డుల పరంగా ఇండియన్ సినిమా రికార్డుని షేక్ చేసాయండి ఇండియన్ సినిమాని షేక్ చేసిన సినిమాలు బహు హిందీ బాలీవుడ్లో కూడా ఉన్నాయండి అలాగే చూసుకుంటే మన టాలీవుడ్ ఇప్పుడు టాప్ దర్శకులు అందరు చూపు మన టాలీవుడ్ వైపు ఉందండి నా వరకు ఫేవరెట్ యాక్టర్ వచ్చి నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టమండి యాక్టర్స్లో వచ్చి సావిత్రి గారు అంటే బాగా ఇష్టం అండి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే అండి కొత్తగా నేను చెప్పేది ఏమి లేదు ఆయన గురించి అందరికి తెలిసిందే ఆయన ఓపెన్ బుక్ ఆయన ఆయన గురించి తెలియని వారు ఉండరండి తెలుగువాడు లేడు ఎక్కడికెళ్ళినా కూడా అతను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే చూస్తే చిరంజీవి గారు యాక్టింగ్లోనే కాదండీ యాక్టింగ్లో డాన్సింగ్లో డాన్స్లో ఇప్పటికి అతనికి ఉన్న గ్రేస్సు డ్యాన్స్ ఎవరు చేయరు ఇప్పుడున్న యువతరంలో ఉన్న నటులు నటీనటులు యాక్టర్సు యాక్ట్రసులు ఎవరి తరం కూడా కానీ కొన్నీ సినిమాలు కూడా క్లాసిక్ సినిమాలు తీశారండి చిరంజీవి క్లాసిక్ సినిమాలే కాదు కా కౌబాయ్ సినిమాలు అనే కాదు అన్ని అన్ని జోనర్స్లో అన్ని జోనర్స్లో యాక్ట్ చేసి అందరిని మెప్పించి సూపర్ హీరో మెగాస్టార్ హీరో అయ్యారండి మెగాస్టార్ అయ్యారండి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మెగా ఆయన ఒక వారధి వేసిన దాంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ నడుస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలుగా వాళ్ళు చలామని అవుతున్నారంటే దానికి కారణం చిరంజీవి గారండి చిరంజీవి గారు వేసిన పూలబాటనే వాళ్ళ అనుసరించి ఆ పెద్ద మని ఆయన ఆయన వేసిన బాటలోనే వీళ్ళందరు కూడా మంచిగా సినిమాలు తీస్తూ అందరిని అలరిస్తు ఎంటర్టైన్ చేస్తు తమ ప్రతిభని తమ ప్రతిభని ప్రతిభని చూపిస్తు అందరిని ఆకట్టుకొంటు అందరిని ఎంటర్టైన్ చేస్తన్నారండి యాక్ట్రస్ గురించి వస్తే సావిత్రి గారండి నాకు చాలా ఇష్టం అండి సావిత్రి గారు అంటే ఆమె చేసింది సినిమాలు అంటే నేమి ఆమె ఆమె జీవితం గురించి ఆమె జీవితం గురించి సినిమా వచ్చిందండి సావిత్రి అని చెప్పి అంటే అర్థం చేసుకోవచ్చు సావిత్రి గారు ఎంత గొప్ప నటియో ఆమె బయోగ్రఫీను ఒక సినిమాగా సినిమాగా తీశారండి సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్ ఫస్టు మహానటి సినిమా పేరు మీరు అందరికి చూసే ఉంటారు నాగ అశ్విన్ తీశారు అలాగే మహానటి సినిమాలో కీర్తి రెడ్డి అద్భుతంగా నటించారండి సావిత్రి పాత్రలో ఒదిగిపోయారు అలాగే సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఆమె తీసిన ఆమె ప్రొడ్యూసర్గా చేశారు డైరెక్ట్ చేశారు మ్యూజిక్ చేశారు ఆమె కూడా అన్ని విధానాలలో అన్నీ దాంట్లో ఆమె ప్రావీణ్యం పొంది ఆమె ఎంతో డబ్బుని కీర్తిని కీర్తిని ఘ ఘటించారండి అలాగే చెప్పాలంటే చిన్నతనం నుంచి సావిత్రి గారు కళా అభ్యసించి భర్తనాట్యం ఏమి యాక్టింగ్ ఏమి ఫస్ట్ ఆమె చెప్తు ఉండేది చేశారు అనేక నాటకాలు వేసే వాళ్ళు అటు ఆమె సొంత ఊరు వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చౌదరీస్ నుంచి వచ్చారండి వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల వాళ్ళ చిన్నాన్న చిన్నమ్మ దగ్గరికి వచ్చి అక్కడే నేర్చుకుంటు సినిమాలు చూస్తు పెరిగారు అలాగే సావిత్రి గారు నటించిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయండి అలాగే చూసుకుంటే సావిత్రి గారు తర్వాత జెమినీ గణేషన్ని పెళ్ళి చేసుకున్నారండి వాళ్ళిద్దరు చాలా సంవత్సరాలు కాపురానికి సా కాపురానికి సాక్షిగా ఒక ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు అయితే జన్మించడం జరిగింది సావిత్రి గారికి ఇద్దరు ఆడపిల్లలు వారు కూడా సెటిల్ అయ్యారండి అందరిని సెటిల్ చేసి పాపం చివరకు ఆమె జెమినీ గణేషన్ వదిలేయటం వల్ల అతని అలవాట్లు వల్ల అతని హా అతని అలవాట్లు వల్ల అతను సావిత్రిని కొంచెం దూరం పెట్టడం వల్ల కొంచెం మానసికంగా ఆమె చాలా ఇబ్బంది పడి మానసికంగా చాలా మనోవేదన చెంది తాగుడుకి బానిస అయ్యారండి తాగుడుకి బానిస అయ్యి ఈ విషయం చెప్పడానికి బాధాకరమైనా ఆమె అనుభవించిన బాధ అందరు గమనించాలి ఇలా సావిత్రి గారు గొప్ప నటిగా గొప్పనటిగా చరిత్రలో ఆమే పేరు లిఖించచబడిందండి అలాగే చూసుకుంటే సాంగ్స్లో నాకు బాగా మెలోడీస్ అంటే ఇష్టం అండి పంతొమ్మిది వందల తొంభై నైంటీస్ తొంభైలో వచ్చిన సాంగ్స్లో మెలోడీస్ అంటే ఆ టైంలో వచ్చిన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే చూసుకుంటే మంచిగా ఆ టైంలో మంచిగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మ్యూజిక్ అంతా ఇన్స్ట్రుమెంట్ డామినేట్ చేస్తందండి లిరిక్సు అంతగా కాన్సెంట్రేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు రైటర్సు మ్యూజిక్ డామినేట్ చేస్తుంది కానీ తొంభైలో ఎనభైలో అలా కాదండి లిరిక్స్ క్లియర్గా అర్థమై క్లియర్గా అర్థమై హమ్ చేసుకునే గుర్తు చేసుకున్నా మనకు చక్కగా మంచి ఫీల్ని ఇస్తాయండి నైంటీలో సాంగ్సు నాకు నైంటీస్లో చిరంజీవి సాంగ్స్ కానీ బాలకృష్ణ సాంగ్స్ కానీ నాగర్జున సాంగ్స్ కానీ ఇళయరాజా గారు అందించిన అద్భుతమైన సంగీతం వల్ల ఎంతోమంది బాగా ఎంజాయ్ చేశారండి ఆ సాంగ్సు అప్పుడు ఎంజాయ్ చేయటమే కాదు ఆ సాంగ్సు నైంటీస్లో అవి క్లాసిక్స్ అండి సరే నాకు బాగా నచ్చిన సింగర్ వచ్చి బాలసుబ్రమణ్యం గారండి దురదృష్టవశాత్తు ఆయన మ మన ముందు లేడు ఆయన మరణం జరిగింది చని ఆయన మృతి చెందారు కానీ ఆయన పాటలు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయండి ఆయన పాడిన వేల పాటలు పాడారండి బాలసుబ్రమణ్యం గారు ఆయన సినిమాలలో కూడా నటించటం జరిగింది ఆయన ఆ ఇద్దరు మూడు వేల పైగా పైపెచ్చు పాటలు పై పాడినవారండి ముప్పై లక్ష ముప్పై వేలకు పైగా పాటలు పాడారండి ఆయన పాటలకి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారండి అలాగే తెలుగు ప్రేక్ష తెలుగు ఒక్కటే కాదు మన తమిళ్కు తమిళ్ తమిళ్కి మ్యూజిక్ అందించారు తమిళనాడులో సాంగ్స్ పాడారు ఇతను గురించి చెప్పాలంటే ఇతనుకు పెక్యులర్ క్యారెక్టర్ ఉందండి ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉందండి ఈయన ఏంటంటే కొంచెం మిమిక్రీ చేయగలడండీ ఇప్పుడు అలా మిమిక్రీ అంటే ఇప్పుడు నాగార్జున వాయిస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపులు ఆయన వాయిస్లో పాడడం ఆయన వాయిస్ని మిమిక్రీ చేసి ఆయన పాడినట్టు పాడడం యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ దింపడం యాజ్ ఇట్ ఈస్ పాడడం చేస్తారు అలాగే చిరంజీవి వాయిస్ ఇమిటేట్ చేసే వాళ్ళు ఎన్టీఆర్ వాయిస్ ఇలా ఇమిటేట్ చేసి ఇమిటేట్ చేసి చాలా పెద్ద గొప్ప పేరు సంపాదించారండి ముప్పై వేలకు పైగా పాటలు పాడారంటే అది మామూలు విషయం కాదండి ఇక అది ఇక సినిమాల గురించి ఇండియన్ సినిమా గురించి ఇది నేను చెప్పదలిచింది